భారతీయ సమాజంలో అతి ప్రాముఖ్యమైన అంశం భిన్నత్వంలో ఏకత్వం అంటే భారతీయులు సాధారణంగా అన్ని దేశాలలాగా ఒకే మతాన్ని పాటించకుండా భారతీయులు తమ తమ మతాలని విభిన్నమైన ఆచారాలని అనుసరిస్తూ ఉంటారు ఉదాహరణకి కొంతమంది హిందూ హిందవులుగా ఉంటారు కొంతమంది ముస్లింలుగా ఉంటారు కొంతమంది క్రిస్టియన్స్గా అదే విధంగా కొంతమంది సిక్కులుగా కొంతమంది పని ఇంకా బుద్ధిజం తీసుకుని అలా వింత వివిధ రకాలుగా ఉంటారు అయితే వీటిలో చాలామంది మాది గొప్ప అంటే మాది గొప్ప అంటూ ఉంటారు కానీ ఎలా మాట్లాడుకున్నా కాని చివరికి వచ్చేసరికి అందరూ కలిసి ఏకంగా ఉంటారు వారి పండుగలు వీళ్ళు వీళ్ళ పండుగలు వాళ్ళు జరుపుకుంటూ అందరూ సంతోషంగా పండుగలన్నీ జరుపుకుంటూ ఉంటారు అయితే ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలి అంటే ముఖ్యంగా ఇటువంటి మత పెద్దలు లేదా రాజకీయ వేత్తలు వంటివారు వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టకుండా ఉండాలి అదేవిధంగా ఒకవేళ పెట్టినా కానీ ప్రజలు అందరం ఒకటే అనే భావనతో అందరం కలిసి జీవించాలి అందరం భారతీయులమనే భావన కలిగి ఉండాలి అది చిన్నప్పడు నుంచి చిన్నపిల్లలకి నేర్పించాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ మతాన్నే కాకుండా ఇతర మతాల్ని కూడా గౌరవించే రీతిని వారికి నేర్పించాలి ఉదాహరణకి కొంతమంది న్యూ ఇయరు అలాంటి పండుగలు అయితే అందరూ కలిసి చేసుకుంటారు కానీ కొంతమంది దానినే న్యూ ఇయరు మన పండుగ కాదు అది ఇంగ్లీష్ వాళ్ళ పండుగ మనం ఉగాదిని మాత్రమే జరుపుకోవాలి అన్నట్టు కొంతమంది మాట్లాడతారు అయితే ఇక్కడ పండుగ అనేది ఎందుకు జరుపుకుంటారు అంటే అది ఆనందం కోసం ఆనందాన్ని పంచుకోడం కోసం అంతేగాని ఎప్పుడూ జరుపుకోవాలి అన్నదాన్ని కాకుండా ఆ సమయాన్ని కొంచెం ఆనందంగా గడపాలని వారు తెలుసుకోవాలి అదేవిధంగా అట్టి విధంగా అందరూ కలిసి ఉంటే అది చాలా మంచిది చాలా ఏకత్వాన్ని కలుపుతూ ఉంటుంది నిజానికి పండగలు అనేవి మనుషుల్ని కలపడానికి వారి యొక్క అభిప్రాయాల్ని పంచుకోవడానికి వరుకు వాళ్ళ సొంత వాళ్ళతో సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అయితే ఆ పండగలు జరుపుకోవడంలో కూడా భిన్నాలు ఎతకడం అలాంటియ్ మానేసి ప్రతి ఒక్కరు పండుగ ప్రతి ఒక్కరు జరుపుకుంటూ ఉంటే వాళ్ళల్లో కలయిక పెరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కటి అని మనం మంచిగా చూడగలిగి స్థితికి మనం చేరుకుంటాం దీనివలన వివిధ వాళ్ళు మనం వివిధ పండుగలు చేస్తున్నా గాని మనం కూడా వారితో పాటు ఆనందించి కలుగుతాము లేని ఎడలా వాళ్ళు పండుగ చేసుకుంటే మనం బాధపడుతూ వాళ్ళు మాత్రమే పండుగ చేసుకుంటూ వాళ్ళు కూడా చేసుకున్నా వాళ్ళు మనస్పూర్తిగా చేసుకోలేరు ఎందుకంటే మనం బాధగా ఉంటే వాళ్ళు చేసుకోలేరు వాళ్ళు బాధగా ఉంటే మనం చేసుకోలేం కాబ దానివల్ల అది పండుగ కూడా అవ్వదు కాబట్టి అందరూ కలిసి చేసుకుంటేనే పండుగ అవుతుంది ఈ విధంగా అందరూ ఆలోచిస్తే ఈ దేశంలో యొక్క భిన్నత్వాన్ని మనం ఏకత్వంగా మార్చగలుగుతాం